నా ప్రాంతం ఇండియాలో అనేక ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి వాటిలో కొన్ని దీపావళి ఇది హిందు మతంలో అతిపెద్ద పండుగ ఇది సుమారు రెండు వందల మిలియన్ల మంది ప్రజలు జరుపుకుంటారు ఈ పండుగను ధర్మంపై అసత్యం యొక్క విజయాన్ని సూచించడానికి జరుపుకుంటారు దీపావళి రోజు ప్రజలు తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారు పండ్లు మరియు బిస్కెట్లను పంచుకుంటారు మరియు రంగురంగుల కాగితాలతో చేసిన బొమ్మలను కాల్చుతారు పర్యాటకులు ఈ పండుగను చూడడానికి మరి అందులో పాల్గొనడానికి స్వాగతించబడుతారు రంగు పండుగ అది ఇది హిందు మతంలో మరొక ప్రసిద్ధి పండుగ ఇది ఫిబ్రవరి లేదా మార్చిలో జరుపుకుంటారు ఈ పండుగను హిందు దేవుడు కృష్ణుడి పుట్టిన రోజున జరుపుకునేందుకు జరుపుకుంటారు రంగుల పండుగ రోజు ప్రజలు ఒకరికొకరు రంగులు రుద్దుకుంటారు మరి పాడటం మరియు నృత్యం చేస్తారు పర్యాటకులు ఈ పండుగను చూడడానికి మరి అందులో పాల్గొనడానికి స్వాగతించబడతారు కాళిక పూజ ఇది హిందు మతంలో ఒక ప్రసిద్ధి పండుగ ఇది అక్టోబర్ లేదా నవంబర్లో జరుపుకుంటాయి ఈ పండుగను హిందు దేవత కాళికను ఆరాధించడానికి జరుపుకుంటారు కాళిక పూజ రోజు ప్రజలు తమ ఇండ్లలో దీపాలతో అలంకరిస్తారు మరియు కాళిక పూజలు చేస్తారు పర్యాటకులు ఈ పండుగను చూడడానికి మరి అందులో పాల్గొనడానికి స్వాగతింపబడతారు వంటి నెల పండుగ ఇది హిందు మతంలో ఒక ప్రసిద్ధ పండుగ ఇది జనవరి లేదా ఫిబ్రవరిలో జరుపుకుంటారు ఈ పండుగను హిందు దేవుడు శివుడు పుట్టినరోజు జరుపుకునేందుకు జరుపుకుంటారు వంటి నెల పండుగ రోజు ప్రజలు తమ ఇండ్లను దీపాలతో అలంకరిస్తారు మరియు శివుడికి ప్రజలు చేస్తారు పర్యాటకులు ఈ పండుగను చూడడానికి మరి అందులో పాల్గొనడానికి స్వాగతించబడతారు ఇవి నా ప్రాంతంలో జరుపుకునే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు మాత్రమే భారతదేశం అనేక వైవిధ్యభరితమైన సంస్కృతులు మరియు మతాలతో కూడిన ఒక విశాలమైన దేశం మరి ప్రతి ప్రాంతానికి దాని స్వంత ప్రత్యేకమైన ఆచారాలు మరియు సాంప్రదాయాలు ఉన్నాయి